చెప్పండన్న అవును అన్న చెప్పండన్న ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ అన్న ఏరియా అది అరే లోకల్ బీరప్ప టెంపుల్ అన్న సరే అన్న ఎంతమంది అన్న నలుగురు ఉన్నారా అన్న ఎక్కడ అన్న ఎక్కడ నుంచి పికప్ చేసుకున్న సరే అన్న నలుగురు అన్నారు కదన్న మీరు మనిషికి ఒక ఐదువందలు ఇవ్వండి అన్న మొత్తం ఏమి లేదు అన్న ఎంత పదిహేను కిలోమీటర్లు ఉంది అన్న అదే అన్న నేను అందుకని పో పోవడానికి రెండు వందల యాభై రావడానికి రెండు వంద అందుకని తక్కువ చేసి ఐదు వందలు చెప్పిన అన్న వేరే వాళ్ళకు అయితే ఎక్కువ చెప్తాను అన్న ఏమి లేదు అన్న ఇంత తక్కువకి రాదన్న వేరే ఆటోలు గిట్ల అడగండి రోడ్ మం రోడ్ మంచిగా ఉందన్న కరెక్టే అన్నా ఇప్పుడు ఇప్పుడు డీజిల్ రేట్లు గిట్ల పెరిగినాయి అన్న నూట పది రూపాయలు అయింది పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది మాకు గిట్ల రోడ్ల గిట్ల బాలేవు కరెక్టే అన్న చూడండి మళ్ళా ఇదిగో నేను అయితే ఐదువందలు అడుగుతున్నాను ఎంత అంటారు మీరు మరల ఏ నాలుగు వందలకు నాలుగు వందలు వద్దు నాలుగు వందల యాభై రాదన్న అంత తక్కువ ఎవరురారు అన్న ఈ ఏరియాలో ఫోర్ అన్న ఫోర్ సెవెంటీ అన్న ఫోర్ సెవెంటీ ఇక లాస్ట్ అన్న ఫోర్ సెవెన్ నాలుగు వందల యాభై అన్న సరే మరి జల్దీ చూసుకోండి అన్న మరి సరే అన్న వస్తున్న రైట్ అన్న